తెలుగు భాష పరిరక్షణ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి ముఖ్యమైనవి చెప్తాను నిత్య రంగంలో సంస్కారణాలు పాఠశాలలో తెలుగు ప్రాధాన్యత ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యాస్థాయిలో తెలుగు భాషను ప్రాధాన పాఠ్యాంశంగా కొనసాగించడం ద్వారా విద్యార్థుల్లో భాషపై ఆసక్తి పెం పెంపొందించుకోబడుతుంది తెలుగు పుస్తకాల ప్రచారం సాహిత్య ప్రోత్సాహం కోసం పాఠశాలలో కళాశాలలో వివిధ సాహిత్య కార్యక్రమాలు పుస్తక ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా విద్యార్థులను తెలుగు సాహిత్యంపై ఆకర్షిస్తున్నారు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు ప్రపంచం తెలుగు రచయిత మహాసవులు తెలుగు భాష సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు విజయవాడలో ప్రపంచ తెలుగు రచేతల మహాసభల నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో సుప్రీమ్ కోర్ట్ మాజీ ప్రధాని న్యాయమూర్తి జస్టీస్ రెవెన్యూ రమణ వంటి ప్రముఖలు పాల్గొనే తెలుగు భాష సంస్కృతల పరీక్షపై దృష్టి పెట్టారు భాష దినోత్సవాలు తెలుగు భాష దినోత్సవాలను ఘనంగా నిర్వహించడం ద్వారా భాషపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు ప్రభుత్వ విధానాలు భాష ఆత్మగౌరం ప్రభుత్వ కార్యాలయాల్లో ఆ ది అధికారిక పాత్రల్లో తెలుగు భాషను ప్రాధాన్యతగా ఉ ఉపయోగించడం ద్వారా భాష గౌరవాన్ని పెంచుతున్నా విద్యానిధులు తెలుగు భాష అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను కేటాయించడం ద్వారా భాష సంబంధిత కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారు సామాజిక బాధ్యతలు భాష ప్రచారం ప్రజలు తెలుగు భాష ప్రాముఖ్యపై పెంచడం సామాజిక కార్యక్రమాలు సంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు సామాజిక మధ్యమమాల్లో తెలుగు ప్రోత్సాహం సామాజిక మధ్యమాల్లో తెలుగు భాషలో పేజీలు సమూహాలు ప్రారంభించడం ద్వారా భాష వినోగ్యానికి ప్రోత్సహిస్తున్నారు ఈ కార్యక్రమాల ద్వారా తెలుగు భాష అభివృద్ధి పరీక్షణాలలో ప్రభుత్వాలు కీలిక పాత్ర పోషిస్తున్నాయి